మీ హోటల్లో ఏమి బాగుంటాయి అమ్మా ఓకే రాజమండ్రి మాకు వద్దులే కానీ ఈ మరి నాకైతే ప్రజెంటు ధమ్ బిర్యానీ కావాలి ఒకటి ఇంకా వచ్చి ఫ్రాన్స్ ఫ్రై కావాలి ఒక వైట్ రైసు ఇంకా చేప పులుసు పులస పులస ఉంటుందా మీ దగ్గర పులస పులస ఓకే ఓకే అంటే పులుసు కాకుండా జస్ట్ గ్రేవి కాకుండా మీడియంగా ఉండాలి కొంచెం స్పైసీగా ఉండాలి ఓకేనా సో అట్లా చేయించుకుని జ్యూస్ అంటే ఏం బాగుంటాయి ఇక్కడ అయితే బాదం మిల్క్ కావాలి ఓకే ఓకే ఓకే ఏంటమ్మా అసలేం బాగుంది బా పులుసులో స్పైసీనెస్ ఎక్కువ అయిపోయింది బాగా ఎక్కువ అయిపోయింది కొంచెం స్పైసీగా ఉండాలంటే మీరు మొత్తం ఓవర్ స్పైసీ చేసేసినట్టు ఉన్నారు అసలు బాలేదు ఇది ధమ్ బిర్యానీ అన్నారు ఈ ధమ్ బిర్యానీ పేస్ట్లా ఉంది చేతికి అంటుకుపోతుంది ఏంటి ఇక్కడ ఏమో సాయి రెస్టారెంటు ఫేమసు పల్లారేలో అన్నారు మేము ఏమో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాము తిందామని అసలు ఏది బాలేదు అసల ఏం బాలేదు ఇంగోండి చూడండి ఈ ఫ్రై చూడండి ఈ ఫ్రై ఎలా ఉందో చూడండి మరి అంతా ఆయిలే ఈ ఫ్రాన్ అంతా ఆయిలే చూడండి ఎలా చేసారో పోనీ చూడండి అవును నేను ఎ నేను ఏమన్నాను ఒకసారి చెప్పండి వినండి ఒకసారి నేను ఏమన్నాను స్పైసీగా ఉండాలి అని చెప్పేసి అన్నాను మీరేంటి మరి హెవీ స్పైసీ చేసేసారు మరీ ఘాటు ఉంది మి మిరియాల పొడి చూడండి నూరేసి ఇస్తే ఎలా ఉంటుంది అంత స్పైసీగా ఉంది చూడండి మరి అదండి అస్సల బాగాలేదు చూడండి చూడండి మేము చూడండి మాకు ఇది రిజెక్ట్ చేసేస్తున్నాం చూడండి మరి మీకు మాకు ఏమైనా ఫుడ్డు మళ్ళీ ఐటెం తయారు చేయిస్తారా మరి లేకపోతే మా మనీ మా మనీ మేము ఇంక బిల్లు పే చెయ్యము మనీ కట్టం ఇంకా ఏంటమ్మా ఇదే బాగాలేదు ఇంక అదేం బాగుంటుంది ఎంత హోప్తో వస్తే మేము ఈ రెస్టారెంట్కి మీరు ఇలా చేస్తే ఎలా మళ్ళీ మేము రావాలి కదా నెక్స్ టైము ఫ్యామిలీస్ తోటి ఏమో తెలియదమ్మా చాలా స్పైసీనెస్ ఎక్కువ అయిపోయింది ధమ్ కూడా పోనీ చికెను ఇంగో చికెను ధమ్ చూడండి ఎలా ఉందో ఇది చూడండి ఈ ఫ్రాన్ కూడా చూడండి ఎక్కువ ఆయిల్గా ఉంది నేను ఎందుకు చెప్పాను ఫ్రైయి ఓకే ఓకే ఏదో ఒకటి చేసి తీసుకరండి